నిద్రం మెరుగవ్వటానికి కొన్ని టిప్స్ మనకు ఉపయోగపడేవి ఉన్నాయి ఇక్కడ చూస్తే నిర్దిష్ట నిద్ర సమయాన్ని పాటించండి ప్రతీరోజు సమయానికి పడుకోవటం సమయానికి లేవటాన్నీ అలవాటు చేసుకోవాలి నిద్రకి ముందు స్క్రీన్ టైం తగ్గించండి అంటే టీవీ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ ఇలాంటి పరికరాల్ని అవి చూస్తున్నప్పుడు మన మెదడు ఇప్పుడే నిద్రపోవాల్సిన సమయం లేదు అని అనిపిస్తుంది అందుకనే వాటి నుండి మనం పక్కన పెట్టేయాలి నిద్రకి అనుకూలమైన వాతావరణం చల్లగాలి నిశబ్దంగా చీకటిగా ఉన్నా గదిని లో పడుకుంటే మనకు నాయిస్ పొల్యూషన్ ఏమైనా ఉన్నా కూడా బ్లాక్ కర్టెన్స్ వాడవచ్చు ఇంకా ముఖ్యంగా కెఫిన్ ఆల్కహాలు ఇలాంటివి మనము పడుకునే ముందు నాలుగు ఆరు గంటలులోపే తీసుకుంటే మంచిది నిద్రకు ముందు అలవాట్లు పుస్తకాలు చదవటము మెలడీ మ్యూజిక్ వింటము మనం మా మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఉదయాన్నే కాస్త సూర్యకాంతి ఉండటం వల్ల మార్నింగ్ వాక్ చేయటము మంచిది మనకు డి విటమిన్ కూడా ల వస్తుంది ఇలాంటివి ప్రతీరోజు మనం పాటిస్తే మన నిద్ర బాగా పడుతుంది